మా ప్రాంతంలో వంట అనేది ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు గున్న చేయవలసిన ఒక పని అయిపోయింది ఎందుకంటే మా ప్రాంతంలో అనుకోని పరిస్థితుల వల్ల ఇంట్లో ఆడవాళ్ళకి ఏమైనా హెల్త్ ఆరోగ్యం బాగోలేక వలన దానివల్ల ఏమౌతుందంటే మగవాళ్ళము మగవాళ్ళము చేయడం అవకాశం ఉంటుంది మా ప్రాంతం మా ప్రాంతంలో అటువంటి బా భేదాలేవి ఉండకుండా అందరూ సమానంగా వంటలు కాకుండా ఎటువంటివైనా కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది వంట అనేది మన మా ప్రాంతంలో ఆడవాళ్ళు మాత్రమే అని ఉద్దేశం భేదాలు ఏం లేకుండా విధంగా మగవారు కూడా చేయవలసి చేస్తారు చిన్నతనం ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు హాస్టల్లో వేరే ఊరు వేరే వేరే ప్రాంతాల్లో చదువుతూ ఉన్నప్పుడు ఒక రూమ్ ఒక రూమ్లో చదువుకోవడానికి ఏ విధంగా అంటే ఓ పిల్లవాడు తను చదువు చదువుతూనే పాటు ఆహారపు ఆహార అలవాట్లు కూడా నేర్చుకోవడం సహజంగా జరుగుతుంది లేదంటే ఒక ఉదాహరణకు మా మా ప్రాంతంలో స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పడం ఏంటంటే మగవారు కూడా వంట ఆహా ఆహార పదార్థాలు నేర్చుకోవడం అలవాటు చేయడం జరుగుతుంది ఏ అనుకోని పరిస్థితుల వల్ల అనుకోని పరిస్థితుల వల్ల మగవారు కూడా వంటలు చేయడం జరుగుతుంది వంట అనేది వంటలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒకరి మీద ఒకరు నమ్మకం అనేది బలంగా ఉండటం జరుగుతుంది మనషుల పట్ల మనషుల పట్ల మనషు మనషుల పట్ల మనుషులు ఒకే అభిప్రాయం కలిగి ఉంటుంది మగ ఆడ అనే భేదం లేకుండా ఓకే సహజమైన అభిప్రాయం కావడం వల్ల వంటలు అనేవి వంటలు చేయడం జరుగుతుంది వంటలు ఏ మాత్రం ఆడవాళ్ళకే మాత్రం కాదు మగవారు కూడా చేయడం జరుగుతుంది చేయడం వల్ల ఇతరులకు కూడా ఆదర్శకంగా ఆదర్శకంగా కనబడటం జరుగుతుంది ఎక్జాంపుల్ ఒక ఒక కుటుంబంలో భార్య మాత్రమే వంట చేయకుండా ఇతరులు కూడా సహకరించడం వల్ల ఏమైందంటే భార్యకి భార్య పట్ల భార్య పట్ల అవగాహన కలుగుతుంది అదే విధంగా బార్య ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్యకు మగవాళ్ళు కూడా సహకారం అందించడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది ఒకరికో ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉంచడం జరుగుతుంది వంట వంటలు అనేవి ఒక ఉదాహరణకు కాకరకాయ వంట చేయడం వల్ల ఏమవుతుంది రుచికరంగా చేయడం జరుగుతుంది వంటలు వంట రుచించడం వల్ల ఆన ఆరోగ్యాలు కూడా ఆరోగ్యాలు కూడా బాగానే ఉంటుంది దీని వలన మనుషుల ఆరోగ్యాలను కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మంచి ఆహారం తినడం వల్ల ఏంటంటే మనలో మనషుల యొక్క అవయవ ఆరోగ్యాలు కూడా మంచి మంచిగా ఉంటుంది ఒక చోట ఆడవాళ్ళు మాత్రమే లేకుంటే మరొక చోట కూడా మరొక చోట కూడా అనుకోని పరిస్థితుల వల్ల మగవాళ్ళు కూడా వంట చేయడం జరుగుతుంది దీని వల్ల ఏమవుతుందంటే ఒకరి పట్ల ఒకరు ఏకా ఏకాభిప్రాయం జరుగుతుంది తద్వారా మనుషులకు ఒకే విధంగా జరుగుతుంది అంటే ఆడవాళ్ళు మాత్రమే వంట చేయాలనే ఉద్దేశం లేకుండా ఒక ఏకాభిప్రాయం జరుగుతుంది తద్వారా మనుషులు ఒకే అభిప్రాయం కలిగి ఉంటారు మా ప్రాంతంలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి జీవిస్తారు ఎటువంటి పరిస్థితులో కూడా అందరూ ఏక ప్రభావాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు దీని ప్రభావం వల్ల ఇతర ఇతరులకు చెప్పడానికి అవకాశం కలిగి వస్తుంది తద్వారా ఏమవుతుందంటే మనుషులకు చెప్పడానికి ఒక సలహా చెప్పడానికి జరుగుతుంది చెప్పడానికి జరుగుతుంది వంటలు అనేవి అనేక రకమైన వంట పదార్థాలు కలిగి ఉండటం జరుగుతుంది ఆ పదార్థాల ఆ పదార్ధాలు ఇతరులకు ఆదర్శకం ఆదర్శంగా జరుగుతుంది తద్వారా ఇతరులు కూడా మారే అవకాశం కలిగి ఉంటుంది ఒక చో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవించడం జరుగుతుంది ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళిపోవడం అక్కడ అక్కడ వెళ్ళి జీవించేటప్పుడు కూడా ఆడవాళ్ళు లేకున్నప్పుడు మగవాళ్ళు మాత్రమే ఉన్నప్పుడు వంటలు చేసుకొని సమృద్ధిగా తిని జీవన జీవనశైలి జరుగుతుంది దీని దీని ద్వారా ఏమవుతుందంటే మానవాళి అనేది మంచి అభివృద్ధి చెందడం జరుగుతుంది తద్వారా మనుషులకు ఎటువంటి బే విభేదాలు భేద విభేదాలు లేకుండా సహజంగా అందరు ఒకే ఒకే ఒకే మార్గ్ ఒకే మాట లాగ జరుగుతుంది ఈ ఈ విధంగా వంటలు అనేది ఆడవాళ్ళు మాత్రమే కాదు మీరు మన మగవాళ్ళు కూడా వంట చేస్తారు అనుకుంటున్నాము ఆడవాళ్ళు మాత్రమే కాదు చేయరని నేను ఏకీభవిస్తున్నాను మగవాళ్ళు కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను